మాది రంగారెడ్డి జిల్లా దీంట్లో స్థానికంగా పెద్ద అభివృద్ధి అభివృద్ధి పరంగా పెద్దగా ఏం జరగలేదు ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి పరంగా జరగడా జరగాలంటే ముందుగా ఇక్కడ పరిశుభ్రంగా ఉండాలి మోరీలు కాల్వలు అలాంటివి అన్నీ మంచిగా నీట్ పరిశుభ్రంగా ఉంటే కొంచెం రోడ్ రోడ్లు అన్నీ నీట్గా ఉంటాయి రవాణాశాఖ అంత నీ ఎక్కువగా ఉంటుంది మీరు అభివృద్ధి పర్ అభివృద్ధి పరంగా సామాజికంగా అన్నీ అభివృద్ధి జరగడానికి ముందుగా ఇక్కడ ఉన్న ఏమ్ఏల్ఏ రో జిల్లాలో రోడ్లు వేయిపిస్తే ఇంకా హాస్పిటళ్ళు కట్టించడం దేవాలయాలు కట్టించి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కులు కట్టిస్తే అందరు అన్నీ సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఈ జిల్లా అనేది మంచిగా బాగుపడుతుంది అప్పుడు వేరే వేరే ఎక్కడ ఏం ఎక్కడి నుంచి ఏమైనా బయటి బయటి జిల్లాకు వెళ్ళి పని పని ముగించుకోవాల్సిన అవసరం ఉండకుండా మా జిల్లాలో అంతా అయిపోతుంది ఇంకా రవాణా శాఖలు ఉండడం వల్ల అంటే ఎలాంటి ఇబ్బంది అంటే యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి మంచిగా అందరికి అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా మనకు ఇక్కడ మే ప్రధానంగా ఏం జరగాలంటే రోడ్లు బాగుండి ఇక్కడ మోరీలు నీ పరిశుభ్రంగా ఉంటే అదే ఖచ్చి అదే విధంగా జిల్లా అనేది బాగుపడుతుంది ఇంకా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో హాస్పిటళ్ళు స్కూళ్ళు పార్క్లు మల్టీఫ్లెక్స్లు మెట్రో స్టేషన్లు అన్నీ ఉంటే ఆ జిల్లా అనేది ఆర్థికంగా సా ఆర్థికంగా నిలబడుతున్నట్టు చెప్పుకోగలుగుతాము సామాజికంగా పారవారికంగా ఇంకా మనకు రాజకీయ పరంగా అయితే అంతా ఇప్పటి వరకు అయితే అంతా మేలుగా ఉంది ఈ జిల్లా బాగు పడాలంటే మెయిన్ ముఖ్యంగా మనకు కరెంటు కరెంట్ అనేది ముఖ్యంగా అవసరము